హలో అవునండి చెప్పండి ఏ డేట్లోనండి

లేదంటే స్లీపింగా మ్యామ్ ఓకే ఏసీలో కూడా మీకు స్లీపరు సిట్టింగ్ ఉంటుంది సిట్టింగ్ అంటే ఓన్లీ కూర్చోని వెళ్ళడం అండి స్లీపర్ సింగిల్ సీట్స్ కూడా ఉంటాయి డబుల్ సీట్స్ కూడా ఉంటాయి మీకు సింగిల్ కావాలంటే సింగిల్ సీట్స్ డబుల్ అంటే మీరు టెన్ మెంబెర్స్ అంటున్నారు కదా కాకపోతే సింగిల్ సీట్స్ బస్సుని మొత్తానికి సిక్సే ఉంటాయండి డబుల్ సీట్స్ అంటే ఒక సీట్లో ఇద్దరికి కన్వీనెంట్గానే ఉంటుంది మీకు స ఇది ఇది వచ్చేసి సింగిల్ స్లీపర్ అయితేనేమో సెవెంటీన్ హండ్రెడ్ ఉందండి తర్వాత సిట్టింగ్ అయితేనేమో థౌజండ్ రూపీస్ అండి మీకు అంటే ఓకే లే లేదు మీకు మీరుగానే ఒకరికొకరు కాంప్రమైజ్ అవ్వాలండి మీ సీట్లలో మీరే వేరే వాళ్ళకి బుక్ చేసిన సీట్లలో మీకు ఉండదు మీ సీట్లలో మీరు ఉండాలి మీకు అంటే మీకు ఫుడ్ కావాలి వితౌట్ ఫుడ్డా అండి ఇది మీకు మధ్యలో మేము అక్కడ కర్నూలు దగ్గర ఆపుతామండి అక్కడ ఫుడ్ మీది అంటే మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ అవు మీది మీక అంటే చార్జెస్ ఉండవు మాది అంటే మాత్రం ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతుందండి అవునవునా అది ఏం ప్రాబ్లం లేదండి మీకు ఏసీలు ఇప్పుడు బస్సు ప్రాబ్లమ్ ఏదే ఉండదు నేను బుక్ చేసేస్తున్నానండి ఓకే నండి థ్యాంక్యూ ఫర్ కాలింగ్ ఓ ఓన్లీ వన్ టైం టీకి ఆపుతామండి వన్ టైము లంచ్కు ఆపుతామండి ఎందుకంటే డే క మళ్ళీ మార్ లేదండి అదే అదే మీకు అలాంటి కింది తిరుపతిలోనే ఆపుతామండి అక్కడ నుంచి మీరు అలిపిరికి వెళ్లండి ఓకేనండి మీకు బుక్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ మేడం మీరు ఫోన్ అమౌంట్ ఫోన్పేలో చేస్తారా ఓకే మేడం ఇలాను మీకు నా నా స్కానర్ పంపిస్తున్నాను మీరు పంపించేసేయండి ఓకే థ్యాంక్ యు